నేను సాంప్రదాయపరంగా పెన్నుతో కాగితం పైన వ్రాయడం నాకు చాలా ఇష్టం కాకపోతే కాలానుగుణంగా ల్యాప్టాప్ మొబైల్లో మెసేజ్లు పంపించడము ఈమెయిల్ పంపించడము అప్లికేషన్స్ను ఫిలప్ చేయడము తక్కువ సమయంలోనే ఎక్కువ సమాచారాన్ని సేకరించడము తక్కువ సమయంలోనే ఎక్కువ పనిని చేసుకోవడము ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రజెంట్ జనరేషన్కి అప్డేట్ కావడం కోసం నేను కూడా ల్యాప్టాప్లోనే వర్క్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను నాకు అయితే పెన్ను పెన్నుతో పేపర్ మీద వ్రాయడమే చాలా ఇష్టం